నమస్కారం అండి అండి నేను ఎల్ఐసి ఏజెంటును అండి ఎల్ఐసి కంపెనీ నుంచి నేను వచ్చాను అండి ఏమండి మేము మీకు ఎల్ఐసి పాలసీ అనేది కట్టిద్దామని అనుకుంటున్నాను అండి అది మీకు ఇప్పుడు వచ్చి మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు అండి అదండి ఇప్పుడు ఇప్పుడు ఎలా అంటే అండి ఇది వరకు అంటే ఇప్పుడు పెద్దవాళ్ళే కట్టించుకునేవారు అండి పెద్దవాళ్ళ దగ్గర మాత్రమే లైఫ్ ఇన్సూరెన్స్ అనేది కట్టించుకుంటాము అండి ఇప్పుడేమి ఇప్పుడ వచ్చి ఏంటంటే అండి మీకే కాకుండా మీ పిల్లలకి కూడా వర్తిస్తుంది అండి ఈ లైఫ్ పాలసీ అనేది ఇది ఏంటి అంటే ఫ్యూచర్లో మీకే కాదు గమ్ముని మీ పిల్లల్లో చాలా ఆడపిల్లలకి పెళ్ళి పెద్ద ఎదిగాకా వారికి పెళ్ళిళ్ళు చెయ్యాలన్నా లేదంటే మీయొక్క పిల్లలకి పై చదువులకి ఏమైనా అమౌంట్ అప్పటికప్పుడు అడ్జస్ట్ అవ్వదు కదండి మీకు దాని గురించి మీరు ఇప్పటి నుంచే ఒక లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మీరు తీసుకుని వారి పేరు మీద మీరు కొంచెం కొంచెం డిపాజిట్ చేస్తే మీరు ఆ టయానికల్లా మీకు అమౌంట్ అనేది వస్తుంది అండి దాని అమౌంట్ రావడంలో మీకు మిగతా కంపెనీలు అయితే కొంచెం లేట్ చేస్తాయి కానీ మా కంపెనీ అయితే ఎటువంటి లేట్ అయితే గట్రా చేయదు అండి ఇది ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి ఇప్పటికీ చాలా మంది కూడా తీసుకుంటున్నారు అండి మా కంపెనీలో చాలా మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అండి ఇప్పుడు ఇక్కడ తణుకులో కూడా చాలా మంది తీసుకున్నారు అండి ఇప్పుడు మీకే కాదు మీ పిల్లలకి కూడా ఎందుకు అంటే రేపు ప్రొద్దున అన్నాక ఎలా ఉంటుందో తెలియదు అండి ఇది ఓన్లీ లైఫ్కి సంబంధించింది కదా లైఫ్కి ఏమైనా అయితే అనేదే కాకుండా ఈ వీళ్ళకి కూడా యూజ్ చేసుకునేలా ఉన్నది అండి అది నా దగ్గర ప్లాన్స్ కూడా ఉన్నాయి అండి రెండు రకాలు ఉన్నాయి అండి ఒకటి వచ్చండి రెండు విధాలా ఉంటుంది ఏంటంటే అండి ఒకటి పదిహేను సంవత్సరాలు కట్టుకోవచ్చు అండి మీరు ఇంకొకటి ఇరవై సంవత్సరాల ప్లాన్ ఉన్నది అండి దీంట్లో బెనిఫిట్స్ ఏంటంటే అండి మీరు పదిహేను సంవత్సరాలు కట్టుకునే పళం అయితే మీరు పదిహేను సంవత్సరాలు కడతారు కానీ పదిహేను సంవత్సరాలు అవకుండానే మీకు లాస్ట్ రెండు నెలలు మీరు కట్టనక్కరలేదు అండి మీ బదులు కంపెనీయే పే చేస్తుంది అండి ఇరవై సంవత్సరాలు అండి రెండు నెలలు ఫ్రీ కానీ ఆ రెండు నెలలు అనేది మీకు అమౌంట్ ఆ రెండు నెలల్లో రాదు అండి ఎందుకంటే ఆ రెండు నెలలు మీకు కంపెనీ అనేది కంపెనీ మీ తరపున కట్టేస్తుంది అండి ఇరవై సంవత్సరాలకి అయితే నాలుగు నెలలు ఫ్రీ అండి ఇరవై సంవత్సరాలకి అయితేనండి మీరు డబ్బులు ఒకేళ వెంటనే వస్తాయా రావా అని మీరేం కంగారు పడనక్కర లేదండి విత్ఇన్ ఒక త్రీ మంత్స్ ప్రాసెస్ ఉంటుంది అండి మీకు మీరు నా పేరు వచ్చి ప్రశాంత్ కుమార్ అండి అవును అండి నాది పాతూరు అండి తణుకు సార్ తణుకు సార్ పాత ఊరండి అది అది మీరు వచ్చి ప్రాసెస్ అనేది ఉంటుంది అండి ఒక త్రీ మంత్స్ మీరు ప్రాసెస్ విత్డ్రాల్ చేసుకున్నాక త్రీ మంత్స్లో మీ అకౌంట్లోకి అనేది ఎంత అయితే అమౌంట్ని మీరు ఇప్పుడు ఈ వరకు కట్టారో అది మొత్తం వెంటనే మీయొక్క అకౌంట్లోకి పడిపోతుంది అండి మీరు ఆలోచించుకోండి ఆలోచించుకుని నేను మీ మాకు మీకు నా నెంబర్ ఇస్తాను సిక్స్ ఆరు మూడు సున్నా ఆరు తొమ్మిది సున్నా ఐదు ఒకటి ఏడు తొమ్మిది అండి ధన్యవాదములు